నమస్కారమండి నమస్కారమండీ బ్యాంకేనా అండి ఇది ఫోన్ చేసింది అది నేను కొత్తగా ఒక్క అకౌంట్ని తీసుకుందాం అనుకుంటున్నాను అండి అది

మాకు అది దేనికండి గవర్నమెంట్ వాటికి పెట్టుకోవడానికి అకౌంట్ తీసుకోమని చెప్పారు గవర్నమెంట్ ఆఫీస్లో అది ఏ అకౌంట్ తీసుకు

కాదండి ఇది మామూలు అకౌంట్ అండి మామూలే డబ్బులు వేసుకోవడానికి ఉంటాయి కదా

ఒకవేళ ఒక పదివేలు డ్రా అదే డిపాజిట్ చేసుకునేలాగా అయితే అకౌంట్లో వేద్దాం అనుకుంటున్నానండి మామూలుగా వాడుకోవడానికి అండి అంతే సరేనండి అది రేపు పొద్దున వద్దామని ఏ టైంకి రమ్మంటారు

సరేనండి సరేనండి